హలో చెప్పండి అవునండి అవునండి చెప్పండి చెప్పండి ఓకే మా దగ్గర పాలు కాకుండా మజ్జిగ ఉంటుంది పెరుగు ఉంది జున్ను ఉంటుంది మా దగ్గర మా దగ్గర పేడా రుచి కనుక పేడా స్వీట్ దొరుకుతాయి మన దగ్గర మేము పేడా స్వీట్లు కూడా చేస్తాము దాంతోపాటు ఏంటంటే వెన్న వెన్ను ఉంటుంది మా దగ్గర నెయ్యి ఉంది అంతే అండి మాక్సిమం ఎప్పుడూ అదే చేస్తున్నాను మీకు ఏదన్నా ఎక్స్ట్రా కావాలంటారా చెప్పండి నేను ఖచ్చితంగా అది కూడా చేయిస్తాను మా దగ్గర హోల్సేల్కు దొరుకుతాయి రేట్లు అన్నీ నెయ్యి మా దగ్గర కే జీ వచ్చేసి చెప్పాలంటే అది ఆవు నెయ్యా గేదె నెయ్యా మీరు అడుగుతారో నాకు తెలీదు గేదె నెయ్యి అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది వెయ్యి రూపాయల నించి పన్నెండు వందల దాకా ఉంటుంది మీకు ఆవు నెయ్యి అయితే ఏడు వందల నించి ఎనిమిది వందల దాకా ఇస్తామండి కాని మాదంతా ప్యూర్ నెయ్యి అన్నమాట మేము ఏదీ నీళ్ళు గీళ్ళు మిక్స్ చేయకుండా మేము స్పష్టంగా చేస్తాం మేము అంటే నీటుగా చేస్తామన్నమాట అన్ని పనులు ఏం కల్తీ లేకుండా

పెరుగు వచ్చేసి లీటర్కి వచ్చి మేము ఎంత ఇస్తున్నాము మేము వచ్చి అరవై రూపాయల దాకా ఇస్తున్నామండి యాభై నించి అరవై రూపాయల దాకా లీటరు ఇస్తున్నాం అర లీటర్ అయితే మే బీ ముప్పై రూపాయలు ఇస్తాం అనుకుంటా మీకు కావాలంటే చెప్పండి మేము ప్యాకెట్లు ఎన్ని కావాలి ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు ఇస్తాం మీకు వంద రెండు వందల ప్యాకెట్లు అంటే మీరు షాపే కదండీ మీకు ఖచ్చితంగా ఇస్తామండి వందా రెండు ప్యాకెట్లు తీసుకుంటే మేం ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇస్తాం సరేనా

ఖచ్చితంగా మీరు నాకు అదే మీరు ఎంత లిస్ట్ కావాలి అన్నీ నాకు పంపిస్తే నేను అది చూసేసి నేను మా ఫామ్లో చెక్ చేస్తాను ఎందుకంటే నాకు వేరే కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తున్నారు మీకు కూడా చెక్ చేసి దాన్నిబట్టి నేను చేయిస్తాను సరేనా

సరే అండి ఖచ్చితంగా షూర్ అండి ఉంటా అండి థ్యాంక్స్